నేను సాధారణంగా డాబా పైన మొక్కలు పెంచడం అంటే మాకు మా అమ్మగారికి చాలా ఇష్టం ఎందుకంటే మొక్కలు పెంచుకోవడంలో మా అమ్మగారికి పువ్వులు మొక్కలు అనగా వెజిటేబుల్స్ కూరగాయల మొక్కలు కూడా మా అమ్మగారు పెంచుతారు మా డాబా పైన దానికి ప్రాముఖ్యమైన ప్లేస్ కూడా ఉన్నది మా ఇంట్లో వాళ్ళు కూడా వాటిని అందరూ బాగా చూసుకుంటారు వాటిని అలాగే మా ఇంట్లో కూరగాయలు అన్నిటిని మేము బయటనుంచి తెచ్చుకోకుండా మాకు మేమే మొక్కలకి పెంచుకుంటూ ఇంట్లో వాడుకుంటాము అలాగే పాదులు మా అమ్మ మా ఇంటి చుట్టూరా వేసింది ఆనపకాయ పాదు గుమ్మడికాయ పాదు అలాంటివి మా మా ఇంటి చుట్టూరా వేసి మా అమ్మగారు పెంచుతున్నారు